పల్లెటూరి వాడు ఆటలు ఆడడం వలన మెదడు చురుగ్గా పనిచేస్తుంది అస్వస్థానికీ గా గురి పడదు వాళ్ళు చాలా బాగుంటారు హెల్త్ హెల్తీగా ఉంటారు మరియు పనులన్నీ చురుగ్గా చేయగలుగుతారు మరియు హెల్త్ మరియు లడ్డుగా ఉన్నవాళ్ళు బక్కగా అవుతారు బక్కగా ఉన్నవాళ్ళు గట్టిగా అవుతారు దానివల్లన చాలా ఉపయోగాలు ఉన్నాయి దాని మనం రోజూ ఆటలు ఆడడం వలన వాళ్ళకి బుద్ది పెరుగుతుంది ఆలోచించే శక్తి పెరుగుతుంది పని చేసే పని పనీ యొక్క బలము పెరుగుతుంది బలం పెరగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇంట్లో చేసే రోజూ పనులు ఇట్లా ఈజీగా అయిపోతాయి మరియు ఆటలు ఆడడంతో పల్లెటూరి వాళ్ళకి ముఖంపై ఒక ముఖంపై ఒక మంచి తేజస్సు వస్తుంది దాని దీనివలన అంటే ఆటలు ఆడడంవలన లోపల ఉన్న రక్తం ఉడికి ఆ రక్తం పాత రక్తం నశించిపోయి కొత్త రక్తం వస్తుంది కాబట్టి ఆ రక్త కణాలు కొత్తయి వస్తాయి కాబట్టి ముఖములో తేజస్సు పెరుగుతుంది అలా అని మన శరీరం ఇట్లా తందూరుస్త్గా ఉంటుంది దానివల్ల అన్నీ పనులు చేయవచ్చు చిన్నపిల్లలు వాళ్ళు పెద్దపిల్లలు వాళ్ళు కూడా చిన్నపిల్లలు వాళ్ళు లాగా అయిపోతారు ఆటలు అడడంతో కాలు చేతులు అది గట్టిగా ఉంటాయి గట్టిగా ఉన్నంతే చాలా పని చేస్తారు ఇటువంటి పని రాగలుగుతారు అటల వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి పల్లెటూరి వాళ్ళకి రోజూ చేసే పనులు ఇంకా చురుగ్గా చేయగలుగుతారు చురుగ్గా చేయడంతో పని జల్ది అయిపోతాయి జల్ది అయిపోవడం వలన చాలా ఉపయోగాలు వాళ్ళు వాళ్ళు రోజూ రోజువారీ పనులు చాలా ఇంకా గట్టిగా చేయగలుగుతారు ఇంకా దానివల్ల ఒక ఒక అవగాహన వస్తుంది ఎలా ఎం చేస్తే ఎలా గట్టిగా ఉంటుంది ఎలా అంటే ఆటలు ఆడడం వలన కాలు చేతులు మెదడు అన్నీ చురుగ్గా పని చేస్తాయి దానితో ఇంకా బాగా ఆడచ్చు ఆటలు ఆడి ఆడి వాళ్ళు వాళ్ళ స్వాస్థనీ ఇంకా మంచిగా చేసుకుంటున్న అంటే ఇంకా బాగా అస్వస్థనికి జల్దీ గురిపడరు మిగతావి అన్నీ జరము దగ్గు వాళ్ళకి జల్దీ రావు జల్దీ ఎఫెక్ట్ అవ్వవు వాళ్ళకు దానిచో వాళ్ళు చాలా గట్టిగా ఉంటారు వాళ్ళ అంగాలు చాలా గట్టిగా ఉంటాయి ఇతరులతో పోల్చుకుంటే ఆట ఆడే వాళ్ళు అంగాలు ఎప్పుడైనా గట్టిగుంటాయి చాలా బాగా ఉంటాయి పెద్దగా ఉంటాయి దానితో అలా రోజువారీ పనులు ఇట్లా చాలా సులభంగా అయిపోతాయి దినితో మనకి తెలిసింది ఏంటంటే పల్లెటూరి వాళ్ళకు అని కాదు ఎవరికైనా ఆటలు అడడంతో చాలా చురుకు మెదడు అనేది చాలా చురుకుగా పని చేస్తుంది వాళ్ళు అలుసట అనేది రాదు అలాంటిది ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది పని పట్ల ద్యాస పెరుగుతుంది ఆటలు అడడంతో ఒక క్రమ శిక్షణ వస్తుంది ఆటలు ఆడి ఆడి తన ఆయువుని ఇట్లా చాలా మంచిగా చేసుకోగలుగుతాడు తన వయసు ఇట్లా మంచిగా ఉంటుంది మొఖం ఇట్లా వెలుగుతూ ఉంటుంది ఆటలు ఆడటంతో అస్వస్థానికి జల్దీ గురి పడరు మరియు అంగ అవయవాలన్నీ బాగా ఉంటాయి కాలు చేతులు బాగా పనిచేస్తాయి ఒక యాభై ఏళ్ళు వరకు ఇట్లా ఆటలు ఆడుతూ ఉంటే పల్లెటూరి వాళ్ళకు అనేకాదు ఎవరికైనా పల్లెటూరి వాళ్ళకి ఇంకా ఇంట్లో చేసే పనులు చాలా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆటలు ఆడడం వల్ల చాలా చురుకుగా వాళ్ళ మెదడు ఇట్లా చాలా చురుకుగా గట్టిగా ఉంటారు దీనివలన వాళ్ళ రోజువారీ పనులు ఇంకా సులభంగా అయితున్నట్టు అనిపిస్తాయి దీనితో వాళ్ళు చేయవలసింది ఏమిలేదు వాళ్ళకు హెల్త్ ఆరోగ్యం ఇంకా రోజు రోజుకి పెరుగుడే తప్పితే తగ్గుడు ఉండదు సో దీనితో వాళ్ళు ఆటలు ఆడడం వలన గట్టిగా అవుతారు బొక్కలు గట్టిగా అవుతాయి రక్తం రక్త కణాలు పెరుగుతాయి పాత రక్త కణాలు నశిస్తాయి మొఖంపై తేజస్సు వస్తుంది వాళ్ళు వాళ్ళ బాడీని ఇట్లా అంగాలను ఇట్లా పెంచొచ్చు పొట్టిగున్న వాళ్ళు పొడుగ్గా అవచ్చు